హలో గుడ్ ఈవెనింగ్ ప్రిన్సిపల్ ఐ యాం ఎ స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్

నేను మార్నింగ్ నా పర్స్ మా కబోర్డ్లో పెట్టుకుంటే అది మళ్ళీ ఈవెనింగ్ నేను లంచ్ టైంకి ఏదన్న తిందాం అని బయటకు వెళ్ళే సరికి అది అక్కడ లేదు నా పర్స్ మిస్ అయింది ఐ లాస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ నేను అందులో ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టాను అవి పోయాయి అవును అన్నయ్యా ఫైవ్ హండ్రెడ్ పెట్టాను పోయాయి అందులో నేను ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ పెట్టాను అండ్ ఏదో స్లిప్ ఉంది నేను మార్నింగ్ ఏదో పర్చేస్ చేశాను అది స్లిప్ ఉంది ఇంకా ఏమంటారు ఏదో ఒక ఒక కార్డ్ ఉంది నా మెట్రో కార్డు అంతే అందులో అంతే ఉన్నాయి

అది మా మా లాకర్లో ఉంటుంది కదా లాకర్లో పెట్టాను ఆ లాకర్ ఒక ఫైవ్ మెంబర్స్ అలా షేర్ చేసుకుంటాం కదా సో వాళ్ళను అనాల లేకపోతే వాళ్ళని డైరెక్ట్గా అనలేక మీకు కంప్లయింట్ ఇస్తున్నాను ఫ్రెండ్సు

మీరు లాకర్ ఇచ్చినప్పుడు మేము లాకర్లో పెట్టుకొని లాక్ వేసుకున్నాము అది ఎవరు తీసుకున్నారో మాకు ఎట్ల తెలుస్తుంది మీరు సపరేట్ సపరేట్గా ఒక్కొక్కరికి అయితే ఇవ్వలేదు కదా లాకరు సరే నాకు ఒకసారి కెమెరాలో చూసుకొని చెప్పండి

ఓకే నేను మా ఫ్రెండ్స్ని అడిగిన వాళ్ళు చెప్తారా తీసాం అని ఇలా ఎవరు చెప్పరు కదా ఓకే